హలో సార్ నమస్తే సార్ సార్ ఇ నాకు ఈ ఈ రెండు మూడు నెలల నుంచి ఊరికే కాళ్ళ నెప్పులు వస్తున్నాయి సార్ బాగా ఎక్కాడా అసలు నడవనియట్లేదు మా ముసలావిడేమో పని చెయ్యట్లేదు అని తిడుతుంది నాకు ఏం చేయాలో మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటోంది అది కాకుండా తల ఒకటి ఊరికే తరుగుతోంది సార్ ఏమైనా మీరు ఎలా తగ్గించుకోవాలో నా వయసు వచ్చేసి ఒక అరవై నుంచి డెబ్భై ఏళ్ళు ఉంటుంది సార్

అవునా సరే ఆ తల తిరగదు సార్ ఊరికే అంటే ఎక్కువ గుంజుతూ ఉంది సారు కళ్ళ నొప్పి కళ్ళ వల్ల నెత్తి గుంజుతు ఉంది ఉన్నాయి సార్ ఆ

ఇంకేం లేవు సార్ ఇవే సార్ ఈ నొప్పులతోటే ఇంత బాగానే చెప్పారు సార్ మీరైతే నేనైతే ఫోన్ చే చెయ్యడానికే ట్రై చేస్తా లెండి సార్ ఆ ఆ సరే సార్